బైకింగ్ చేయడం అనేది ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన వ్యాయామం అయితే ఇది సురక్షితంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన భద్రతా పరమయిన అంశాలను గుర్తుంచుకోవడం అవసరం సరైన రక్షణను ధరించడం ఇది ఒక హెల్మెట్ గ్లాసెస్ మరియు రిఫ్లెక్టీవ్ దుస్తులను కలిగి ఉంటుంది హెల్మెట్ మీ తలను రక్షిస్తుంది గ్లాసెస్ మీ కళ్ళను రక్షిస్తాయి మరియు రిఫ్లెక్టీవ్ దుస్తులు మిమల్ని ట్రాఫిక్లో మిమల్ని మరింత స్పష్టంగా చూడగలుగుతాయి సరైన పరికరాలను ఉపయోగించండి ఇది బైక్ టైర్లు మరియు బ్రే బ్రేకేలను కలిగి ఉంటుంది మీ బైక్ బాగా నిర్వహించబడుతుందని మరియు సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించుకొండి ట్రాఫిక్ నియమాలను పాటించండి మీరు ఎల్లప్పుడు ట్రాఫిక్లో మీ హక్కులు మరియు బాధ్యతలను తెలుసుకోవాలి ఎల్లప్పుడు ట్రాఫిక్ లైట్లు మరియు సిగ్నల్స్ను పాటించండి మరియు ఇతర వాహన దారులకు దారి ఇవ్వండి సురక్షితంగా బైక్ చేయండి మీరు ఎల్లప్పుడు మీ పరిసరాలను గమనిస్తూ ఉండాలి మరియు మీరు ఎక్కడ ఉన్నారు తెలుసుకోవాలి మీరు ఎప్పుడు అధిక వేగంతో బైక్ చేయకూడదు మరియు ఎక్కడ తిరగకూడదు లేదా హెడ్ ఆన్ చేయకూడదు ప్రయాణంలో డాక్యూమెంట్లను ఉంచుకోవాలి పర్సనల్ ఐడెంటిటీ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లల కోసం శిశు సంరక్షణ డాక్యుమెంట్ డబ్బు మరియు క్రెడిట్ కార్డులు మీరు ఏదైనా మందులు తీసుకుంటే వాటికోసం ప్రిస్క్రిప్షన్లు ఈ డాక్యూమెంట్లు మీరు ఎక్కడైనా ప్రయాణించినప్పుడు మీకు సహాయపడతాయి మరియు మీరు ఎలాంటి అకస్మాత్తు సమస్యలను ఎదురుకుంటునప్పుడు ఇవి చాల ముఖ్యమైనవి